మన సంస్కృతి గురించి ప్రతిబింబించే అలనాటి కొన్ని సినిమాాల గురించి చెప్పాలంటే సంక్రాంతి సినిమా గురించి చెప్పుకోవాలి సంక్రాంతి అంటే అది విదేశీయులకు తెలిలీదుఅది మన తెలుగు సాంప్రదాయంలో నెంబర్ వన్ పండగ అది ప్రతి సంవత్సరం జనవరి పద్నాలుగవ తారీఖున వస్తుంది మకర సంక్రాంతి అంటారు ఈ సంక్రాంతికి దేశ విదేశాల నుంచి మన తెలుగువారు ఎడకు రావడం జరుగుతుంది ఈ పండగం గురించి చెప్పుకోవాలంటే అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళు మనోళ్ళు మనవరళ్ళు అందరూ వస్తారు అలానే ఈ పండగ విశేషం ఏందంటే రైతులు పండించే పంట ఇంటికి వస్తుంది వరికంకులు వరిధాన్యం వీటన్నిటికీ సంబంధించిందే ఈ సంక్రాంతి దీనికి భోగి మంటలేస్తారు ఒకరోజు ముందు ఆ భోగిమంట అనేది ఒక చీకటి నుంచి వెలుగు తెప్పించే విధంగా ప్రతింబింస్తుంది దీన్న భోగిమంట అంటారు ఈ భోగిమంటకి కొన్ని విశేషాలు ఉన్నాయి చలిగా ఉంటది కాబట్టి ఈ సలిగా సంబంధించి వాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇది విదేశీకి తెలియదు ఈ సంస్కృతి దీన్ని మనం చాలా సక్కగా జరుపుకుంటాము వారం రోజులు ఈ పండగ జరుపుకోవడానికి ఎటువంటి ఇబ్బందు లేకున జరుపుకుంటారు చేతినిండా డబ్బు వస్తుంది దీనికి ప్రతి ఒక్కరూ పట్టు వస్త్రాలు కొనుక్కుంటారు ఎంత పేదవాడైనా సరే కొత్త బట్టలు తెచ్చుకుంటారు ఈ బట్టల వలన ఈ సంక్రాంతి ఎంతో ఎన్నో రకాలుగా కాంతులతో దేదీప్యమానంగా విలుగొందుతుంది ఇది మన తెలుగు సంస్కృతి మన సాంప్రదాయం విదేశకి ఇది తెలీయదు తెలుగులో దీన్ని ఎక్కువగా సంక్రాంతి అనేది చాలా గొప్పగా జరుపుకునే పండగ ఈ పండగ విశిష్టతులు అరిసెలుండుకుంటారు అలానే ఎంత లేనివడైనా సరే పేదలైనా సరే అరిసెలు ఉండుకోవటం అది ఆనమయిది అది ఎప్పటినుంచో వస్తుంది ఈ అరిసెల అనేది కూడా మనకి విదేశీలకు తెలియదు ఇటువంటి పిండి వంటలు చేసుకుంటా ఎన్నో రకాలుగా ఈ సంక్రాంతిని చాలా అద్భుతంగా జరుపుకుంటా ఉంటారు ఈ సంక్రాంతికి ఇంకొక విశేషం ఏంటంటే సినిమాలు ఈ సంక్రాంతి సినిమాల అనే మొన్న వెంకటేశ గారి సినిమా వచ్చింది సంక్రాంతికి వస్తున్నామనేది ఆ అందులో కూడా చాలా రకాలుగా అల్లుల్ని కూతురుని చాలా బహ్మాణంగా గుూరించారు ఇటువంటి సంస్కృతిని మన మనదేన్ని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాము అలానే ఎన్టిఆర్ సినిమాలు కూడా ఉండయి నతన్శెలనే సినిమా ఒకటుంది ఆ నతన్శేెల ఆ రోజుల్లోనే విదేశాలకెళ్ళింది అందులో మన నాట్యం గురించి ఎలా ఉంటది ఏంది అనేది భరతనాట్యం గురించి ప్రతిబంబించే ఆ అద్భుతమైన సినిమా అది అందులో ఎన్టిఆర్ జిపాతావణ ఏం చేశారు ఆ నర్తనశాల కొన్ని కొన్ని అవార్డులు కూడా తీసుకొచ్చి పెట్టింది పాత సినిమాల్లో చాలా గొప్ప సినిమా అలానే మన తెలుగు సంస్కృతిని తెలియజప్పేది దానివీర శూర కర్ణ అందులో రామారా గారు మూడు పాత్రలు పోషించాడు కర్న్నుడు గురించి చాలా గొప్పగా చోయిించారు కర్న్నుడు ఎలా ఉంటాడు ఏంటి ఎలా ఆయన పుటకేంటి ఎవర పుట్టాడు దీని గురించి చాలా అద్భుతంగా తిరగేకించిన సినిమా అది ఇది విదేశీయులు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు మన తెలుగు సినిమా గురించి ఇందులో కర్ణుడు కవచ కుండలాలతో పడతాడు ప్రతిరోజు కొంతేదేవి సూర్యుకి నమస్కారాలు చేస్తా ఉంటది సూర్యుడు వలన ఆమెకి ఈ కర్న్నుడు జన్మిస్తాడు ఈ కర్న్నుడు గురించి చెప్పాలంటే ఇతను దాన కర్ణుడు ఆయన ఏదడిగిన ఆయన దగ్గర ఉన్నది లేదనుకుండా చెప్పగలడు కొన్ని సినిమాలు ఉండయి అలానే కర్ణ అనీ ఒక సినిమా ఉంది అలానే ఎన్టిఆర్ సినిమా ఒకటి తెలుగులో చాలా గొప్ప సినిమా రాముడు భీముడు అట్లానే కొన్ని సినిమాలు ఉండయి నాయేశ్వవార సినిమాలు దేవదాస్ అనేది చాలా గొప్ప సినిమా దానికోసం అతను నిజంగానే మందు తాగినవాళ్డు ఎలా ఉండారనే దాని గురించి చాలా గొప్పగా చూపించాడు అట్లానే క్రిష్ణ సినిమాలు ఉండయి ఆ రోజుల్లో ఆయన తీసిన సినిమా అల్లూరు సీతాారమరాజు ఫియటర్ ఫైటర్ అయినా చాలా గొప్ప సినిమా అది ఆ సినిమా గురించి చెప్పాలంటే ఆ రోజుల్లోనే కలర్ తీసుకొచ్చిన సినిమా అది సెవెంటీ ఎంఎం సినిమా సినిమా స్కోప్ అంటే అప్పుడు ఎవరికే తెలియదు అటువంటి ఆ సినిమాని దాకాాపు నేను ఒక ఇరవై సార్లు చూసుంటాను అప్పుడు నా వయసు వచ్చేసి పది సంవత్సరాలు పది సంవత్సరాల్లో ఈ ఇప్పటివడికు నాకు ఇప్పుడు యాభై ఏడు సంవత్సరాలు ఎన్నోసార్లు చూసుంటాను ఆ సినిమాని చాలా గొప్ప సినిమా అది ఎ ఎంతోమందికి దాన్ని స్త్రిాలని చెప్పేసి ప్రయత్నాలు చేసినా అది ఆయన ఒక్కడికే సాధ్యమైంది